ఈ రోజుల్లో ఎక్కువగా మంది ఉపయోగించే యాప్లు ఏమిటంటే వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఈయొక్క మూడు యాప్లను ఈయొక్క ప్రస్తుత కాలంలో చాలా ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు ఎందుకంటే ఈయొక్క వాట్సాప్ అనేది చిన్నల నుండి పెద్దల వరకు ప్రతీ ఒక ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుంది ఈ దేనికి అంటే ఎక్కడైనా ఉన్న ఏదైనా ఫొటోను లేదంటే అక్కడ ఉన్న వాతావరణాన్ని దృశ్యాన్ని ఇక్కడి వారు చూడటానికి ఫోటో తీసి పంపడం వలన లేదంటే ఈయొక్క వీడియో కాల్ అనే ఆయొక్క ఉపయోగకరమైన కాన్ఫిడెన్స్ ద్వారా వీళ్ళు ఇవి ఎటువంటి వీటిని వాడుతూ ఉన్నారు ఈయొక్క వాట్సాప్ను పెద్ద చిన్న ప్రతీ ఒక్కరు కూడా ఉపయోగిస్తున్నారు ఇకపోతే ఇన్స్టాగ్రామ్ అనేది ఒక పెద్ద సోషల్ మీడియా ఇందులో మన దేశం వాళ్ళే కాకుండా ఇతర దేశ వాళ్ళు కూడా చాలా మంది ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ అనేది వాడుతూ ఉంటారు వాడి చేసే కార్యకలాపాలను ఇందులో పెట్టడం ద్వారా ప్రపంచమంతా చూడటానికి ఇవి ఆ యొక్క విధమైన ఈయొక్క అవకాశం అనేది ఉంటుంది అందుచేత ఈయొక్క ఇన్స్టాగ్రామ్ అనేది చిన్నల నుండి పెద్దల వరకు అందరు కూడా ఉపయోగిస్తున్నారు ఇకపోతే ఈయొక్క ఫోన్లో వల్ల ఉపయోగాలు ఏంటంటే ఏదైనా మనకి ఏ విషయమైనా తెలుసుకోక లేకపోతే తెలియకపోతే ఈయొక్క ఫోన్ ద్వారా ఈ యొక్క గూగుల్ అనే దాని ద్వారా మనము వెంటనే మన సమస్యకి కానీ తెలియని విషయానికి కానీ మనం చూస్తూ వెంటనే జవాబు అనేది పొందవచ్చు ఇకపోతే నష్టం ఏంటంటే ప్రస్తుతం ఉన్న చిన్న పిల్లలు కూడా ఈయొక్క ఫోన్కి బాగా అలవాటు పడి ఫోన్ మాయలో పడిపోతున్నారు ఇది వరకు ఆటలు ఆడాలన్నా ఏది ఆడాలన్నా ఈ యొక్క ప్రక్కనున్న ఖాళీ స్థలాలలో ఆడేవారు కాబట్టి వారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు ఎండ గాలి బయట గాలి బాగా వారి ఒంటికి పట్టి వారు చాలా బాగా ఆడుకునేవారు కానీ ప్రస్తుత యువత ప్రస్తుత జనాభా పిల్లలు ఎలా ఉన్నారంటే ఆయొక్క ఫోన్ మాయలో పడి ఈయొక్క ఇంట్లోనే కూర్చొని ఆ యొక్క ఫోన్లోనే తలపెట్టేసి చూస్తూ ఉన్నారు దాని ద్వారా ఎన్నో చూడరానివి కూడా చూస్తూ వారు చెడిపోతూ ఉన్నారు దీనివల్ల చాలా నష్టాలు కళ్ళకు కూడా చాలా దెబ్బతినే అవకాశం కూడా ఉంది కాబట్టి ఉపయోగకరమైన వాటిని కూడా ఉపయోగించుకుంటే మనం మంచిది